చెప్పులు కుట్టేవారు ఇస్త్రీ చేసేవారు బట్టలు కుట్టేవారు ఇలా చాలామంది ఉన్నారు కదా ఇవి కూడా ఒక వృత్తిలాగానే అని అనుకోవాలి ఎందుకంటే ఇవి కూడా తరతరాల నుంచి కూడా వస్తాయి కాబట్టి తెలంగాణలో కాకుండా చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చేయ చేతి పనులు కూడా చేస్తారు కానీ ఇక్కడ చాలామంది ఇక్కడ ఇలాంటివి చేస్తారు అంటే ఇస్తిరి చేయటం బట్టలు పిండటం కుండలు చేయటం అలా కుండలు చేసేవారు ముందుగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఎందుకు అంటే

చేతి పనులు చేసేవారికిందికే వస్తాయి ఎందుకంటే వాళ్ళు కష్టంగా కష్టపడితేనే కదండీ బతికేది అలానే చాలామంది ఉన్నారు సూది సూదులు చేసేవాళ్ళు బిందెలు చేసేవాళ్ళు చాలామంది మనం ఏది అయితే వస్తువులు వాడుతున్నామో అవన్నీ చేతులతోనే చేస్తున్నారు ఇంతకుముందు చేతులతోనే చేసేవారు కాని ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మొత్తం మిషన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చేతి పనులు అంటే చాలామంది పిల్లలకి తెలియదు కానీ మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి ఎందుకంటే అది తరతరాల నుంచి వచ్చిన

అది మస మనకి అర్థమే లేదు అలాగే మన వృత్తిని కూడా మనం ఎప్పుడు మరవరాదు అది అలా కూడా మరిచి పోయామంటే అది మంచిగా ఉండదు కాబట్టి మనం ఎప్పుడు మన వృత్తిని మన మర్చిపోవద్దు అంటే ఎలాంటివంటే ఇప్పుడు కుండలు చేసే వాళ్ళు ఖచ్చితంగా కుండలు చెయ్యాలని ఏమీ లేదు చాలా మంది ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు కానీ అలా చేస్తే మంచిగా ఉంటుంది అని చెబుతూ ఉన్నాము అలాగే ఇంకా చాలా మంది బంగారం చేసేవాళ్ళను అవసలోళ్ళు అంటారు వాళ్ళ వృత్తి వాళ్ళకి ఉంటుంది చాకలోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు బట్టలు పిండుతారు ఇస్త్రీ చేస్తారు వాళ్ళని కూడా చాకలోళ్ళు అని అంటారు ఎందుకంటే వాళ్ళ వృత్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎవరి వృత్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ పనిలో మనం మధ్యలో వెళ్ళకూడదు అలాగే వస్త్రాలు వస్త్రాలు కుండలు ఆభరణాలు చాలా చాలా ఉన్నాయి ఇలాంటివి అలాంటి వాళ్ళని కొంచెం చూడండి మంచిగా చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా చాలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి తెలంగాణలో అలాగే చాలామంది పండగలు కూడా మంచి మంచి పండగలు చేసుకుంటారు ఉగాది సంక్రాంతి దసరా తెలంగాణ దసరా చాలా పెద్ద పండుగ అండి ఎందుకు అంటే తెలుగువారు మొత్తం అందరూ కలిసి చేసుకునే పండుగ దసరా ఒకటి అలాగే సాంప్రదాయాలు కూడా అసలే మరిచి పోరండి తెలంగాణ వాళ్ళు ఇప్పట్లో అందరూ మర్చిపోయారు ఏమో కానీ ముందు తరం వాళ్ళు మాత్రం ఎవరు మరిచి పోలేదు అలా ఎవరూ మరిచి పోకూడదని కూడా అనుకుంటున్నాను ఎందుకు అంటే అది తరతరాల నుంచి వచ్చిన వృత్తి కాబట్టి సాంప్రదాయం కాబట్టి ఎవరూ మర్చిపోకూడదు అలా మరిచిన వాళ్ళు మాత్రం మంచిగా ఉండరు అందుకని ఎవరు మర్చిపోకూడదు అలా అందరూ గుర్తుపెట్టుకోవాలి మన సాంప్రదాయాలు ఏంటి మన కళలు ఏంటి